ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం మధ్య ప్రధాన సాంస్కృతిక తేడాలు ఏమిటంటే మొదటగా భాష ఉత్తర భారతదేశంలో మొత్తం హిందీలో మాట్లాడతారు మన దక్షిణ భారత దేశంలో తెలుగు తమిళ్ మరాఠీ ఇలాంటి భాషలు ఇక్కడ మన దక్షిణ భారతదేశంలో చాలా ఉంటాయి ఇక్కడ కన్నడ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అండ్ అలాగే భాషతో పాటు ఆహారం కూడా ఉత్తర భారతదేశంలో మొత్తం సప్పగా కూడినటువంటి ఆహార పదార్థాలు తింటారు అక్కడ ఎక్కువగా చోలే రోటి ఎక్కువగా తింటారు ఇక్కడ ఆహారం మొత్తం సప్పగా ఉంటుంది అండ్ మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఆహారం అనేది ఉప్పు కారం ఎక్కువగా ఉంటాయి కారం లేనిది మన దక్షిణ భారతదేశంలో ఫుడ్డే ఉండదసలు అన్నం పప్పు అన్నం సాంబార్ ఇలాంటివి మన దక్షిణ భారతదేశంలో చాలా బాగుంటాయి ఉప్పు కారం తగినంత వేసుకుంటారు అందరూ చాలా ఇష్టంగా ఆహార ఆహారం తింటారు ఉత్తర భారత దేశంలో మరియు బట్టలు బట్టల బట్టల విషయానికివస్తే ఉత్తర భారతదేశంలో మొత్తం వెస్ట్రన్ లాంటి బట్టలు ధరిస్తారు వెస్ట్రన్ లాంటి బట్టలు ధరిస్తారు అండ్ మన దక్షిణ భారతదేశంలో అన్ని సాంప్రదాయబద్ధమైన బట్టలు ఎలా అంటే మన పాతకాలంలో ఎలా వేసుకుంటారో బట్టలు ఈ కాలంలో కూడా అలాగే మన అందరూ కలిసి అలా చున్నీ ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం జరుగుతుంది అలాగే వాతావరణం కూడా దక్షిణ భారతదేశంలో వేడి ఎక్కువగా ఉంటుంది అలాగే ఉత్తర భారతదేశంలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది అక్కడ ఢిల్లీ ఢిల్లీ ముంబై ఇలాంటి ప్రదేశాలు శుభ్రంగా ఉంటాయి మిగతావి చాలా మిగతావి ఎక్కువగా శుభ్రంగా ఉండవు అలాగే మన దక్షిణ భారతదేశంలో చాలామంది తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు మరాఠీ వాళ్ళు కన్నడ వాళ్ళు లంబాడి వాళ్ళు ఇలా చాలామంది మన దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నారు వారి భాష ప్రీతి అవన్నీ ఒక విధంగా ఉంటాయి వాళ్ళు వాళ్ళ పద్ధతులు సాంప్రదాయాలు మన దక్షిణ భారతదేశంలో చాలా మంది సంప్రదాయంగా ఉంటారు ఎక్కువగా మన ఉత్తర భారతదేశంకి మొత్తం ఆపోజిట్గా మన తక్షణ భారతదేశం ఉంటుంది ఎలా అంటే అక్కడ హిందీ హిందీతో కూడిన భాషలు చాలా ఉంటాయి మొత్తము ఎక్కువమంది హిందీ హిందీ మాట్లాడతారు తెలుగు అక్కడ చాలామంది మాట్లాడలేరు కానీ మన దక్షిణ భారతదేశంలో తెలుగుతోపాటు హిందీ కూడా చాలామంది మాట్లాడడం జరుగుతుంది ఎలా అంటే మన దక్షిణ భారతదేశంలో అంటే సౌత్ ఇండియాలో చాలామంది హిందీ ఇంగ్లీష్ తెలుగు లాంటి లంబాడి లాంటి చాలా భాషలు మాట్లాడుతుంటారు కానీ ఆ ఉత్తర భారతదేశంలో ఢిల్లీ ముంబై అలాంటి ప్రదేశాలలో మొత్తం హిందీ ఇంగ్లీష్ వాడడం జరుగుతుంది తెలుగు ఎక్కువమందికి రాదు అలాగని మన ప్రదేశంలో కూడా ఇంగ్లీషు హిందీ చాలామంది మాట్లాడుతారు కానీ అక్కడి వాళ్లకు తెలుగు ఎక్కువగా రాదు అండ్ అక్కడ చదువు కూడా చాలా వి చాలా అదే విధంగా ఉంటుంది ఎలా అంటే అక్కడ చదువు చాలా ఉంటుంది చాలా బాగా చెప్తారు అన్ని ఒక కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చాలా బాగా చెప్పడం జరుగుతుంది అండ్ మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో చదువు దక్షిణ భారతదేశంలో కూడా చదువు చాలా బాగుంటుంది ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో చాలా ఉంటాయి ఇక్కడ కూడా చదువు చాలా బాగా చెబుతూ ఉంటారు అండ్ రాజకీయాల విషయాలకు వస్తే అక్కడ కూడా రాజకీయాలు చాలా అక్కడ కూడా రాజకీయాల్లో ఉంటాయి ఇక్కడ కూడా రాజకీయాలు ఉంటాయి అక్కడ మోదీ ప్రభుత్వం నడుస్తున్నది అండ్ ఇక్కడ మన దక్షిణ భారత దేశంలో దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది ఎలా అంటే అక్కడ చాలా అక్కడ మహిళలకు కూడా ఫ్రీ బస్సు సదుపాయం కలదు అండ్ ఇక్కడ కూడా మన దక్షిణ భారతదేశంలో అది తెలంగాణలో కూడా మన ఫ్రీ బస్ అనే పథకం అమలు చేయడం జరిగింది ఇలా భాష ఆహారం బట్టలు వాతావరణం రాజకీయాలు అండ్ అక్షరాస్యత కూడా ఇలాంటివి ఇలాంటివి దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో ఒక రకంగా ఉంటాయి అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది మన దక్షిణ భారతంలో చలి తక్కువగా ఉంటుంది అక్కడ ఎప్పటికీ ఎండాకాలం వానాకాలం చలికాలం అన్ని కాలాలు కూడా ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువగానే ఉంటుంది మన దక్షిణ భారతదేశంలో ఎలా అంటే ఎండాకాలంలో ఎండ ఎక్కువగా ఉంటుంది వర్షాకాలంలో వాళ్లతో పాటు ఎండ ఉంటుంది అదేవిధంగా చలికాలంలో కూడా పొద్దున పొద్దున సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉంటుంది ఇలా భాష ఆహారం బట్టలు ఇలాంటివి చాలా ఉత్తర భారతదేశంలో వేరుగా ఉంటాయి దక్షిణ భారత దక్షిణ భారతం దక్షిణ భారతంలో వేరుగా ఉంటాయి